నమస్తే మేడమ్ మేడమ్ నేను ఇంటర్మీడియట్ పాస్ అయ్యాను మేడమ్ పై చదువుల కోసం చదవటానికి మీదగ్గర సలహాలు సూచనలు కనుగొనడానికి వచ్చాను మేడమ్ ఆంధ్రప్రదేశ్లోని ప్రధాన స్టెంట్ సైన్స్ టెక్నాలజీ ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ పరిశ్రమలు లేదా ఇతర రంగాల ఆవిష్కరణ ఆర్ధిక వృద్ధి ఎలా ఉంది మేడమ్

ఒకే మేడమ్ ఒకే మేడమ్ అవును మేడమ్ ఒకే మేడమ్ చాలా మంచి సలహాలు సూచనలు ఇచ్చారు మేడమ్ నాకైతే ఏది బాగుంటుందో చెప్తే అదే కోర్స్ తీసుకుంటాను మేడమ్ ఒకే మేడమ్ ఒకే మేడమ్ ఒకే మేడమ్ తప్పకుండా మేడమ్ అదే కోర్స్ తీసుకుంటా మేడమ్ సరే ఉంటా మేడమ్